కూచిపూడి నృత్యంలో గురువులు అంటే ఇష్టం మరి ఎందుకు కూచిపూడి లేదా కూచిపూడి సంబంధించిన చిత్రాల గురించి కూడా చెప్పండి కూచిపూడి నృత్యంలో కూచిపూడి యొక్క కూచిపూడి నృత్యం చేసేటప్పుడు వారి యొక్క వేషధారణ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది మెస్పరైసింగ్గా ఉంటుంది కూచిపూడి చేసేటప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఇది కూచిపూడి అనేది భరతనాట్యం అనేది తమిళనాడుకి సంబంధించినది మరి మెయిన్గా మనం కూచిపూడి గురించి మాట్లాడుకుంటున్నాం కూచిపూడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరు మెచ్చుకునే విధంగా గర్వపడే విధంగా ఈ కూచిపూడి నృత్యం అనేది ఉంటుంది కూచిపూడికి చాలా రకాలైన అవార్డులు కూడా వచ్చాయి కూచిపూడి చాలా అద్భుతంగా ఉంటుంది కూచిపూడి యొక్క వ్యవహారం చాలా బాగుంటుంది కూచిపూడి చేసేటప్పుడు మరి వీరి యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ ఏకాగ్రత లెవెల్ అనేది ఎక్కడ తొలిగిపోదు మరి వీరి యొక్క చిత్రము అద్భుతంగా ఉంటుంది కూచిపూడి చేసేటప్పుడు ప్రతి ప్రతి నృత్యం ఆడేటప్పుడు వారి యొక్క వేషధారణ వారి యొక్క కట్టు ఆచార ఆచారము సంప్రదాయము సంస్కృతి ఉట్టిపడేటట్టు ఇండియన్ కల్చర్ ఇలా ఉంటుంది అనేటట్టుగా కూచిపూడి డ్యాన్స్ అనేది చూపెడుతుంది కన్నుల కట్టినట్టుగా చూపెడుతుంది మన ముందే నిలుపుతుంది అన్నమాట మన కన్నులను వేరే ఒక ప్రదేశాన్ని చూడకుండగా ఆ కూచిపూడి డ్యాన్స్ అనేది ఆకట్టేస్తుంది తన కూచిపూడి డ్యాన్స్ అనేది ఒక ప్రత్యేకమైనది ఎవరు చేయాలి అది ఆషామాషీగా నేర్చుకునే డ్యాన్స్ కాదు చాలా విలువలతో కూడినది ప్రతిఒకరు ఇష్టపడే విధంగా ఉంటుంది అ అది కూచిపూడి యొక్క సంస్కృతి సాంప్రదాయం మనుషులను ఆకట్టుతుంది కూచిపూడి డ్యాన్స్ వేసేటప్పుడు మనిషి యొక్క భావోద్వేగాలకు గురవుతాడు మనిషి తను తెలియకుండానే ఒక విశ్వమయం పొందుతాడు మనిషి తను తెలియకుండానే ఒక పాత మెమరిని తన ఓల్డ్ ఏజ్ మెమరిని కూడా గుర్తు చేసుకోగలుగుతాడు అది ఎటువంటి వారైనా తన మెమరీస్కి ఒక ఒక వన్ అండ్ ఓన్లీ బెస్ట్ మెమొరీగా కూచిపూడి డ్యాన్స్ చూసేటప్పుడు ఒక బెస్ట్ మెమరీగా వారి యొక్క జీవితంలో నిలిచివేయబడుతుంది ఎందుకంటే వారి యొక్క స కూచిపూడి చేసే వారు వారి యొక్క వేషధరణ కట్టుబొట్టు కానీ వారి యొక్క పద్ధతి కానీ చేసే విధానం కానీ మనుషులను వేరొక పని మీదకి ధ్యాసపోనియక వారి వైపు ఆకట్టిస్తుంది అన్నమాట భారతదేశంలో కూచిబడి అనే ద బెస్ట్ నృత్యంగా మారింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మెచ్చుకునే విధంగా కొనిఆడే విధంగా బెస్ట్ బిరుదులతో ఒక గొప్ప కథగా నిలిచిపోయే నిలిచివేయబడింది